భారతీయ సినిమాలు సంగీతం గురించి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము అంటే ఇప్పుడు కొత్తగా మనకి భారత భారతీయ సినిమాలకు అందులో మరీ మన తెలుగు వారికి ఆస్కార్ అవార్డ్ అనేది లభించడం ఎంతో గొప్ప విషయంగా మేము భావిం భావించుకుంటూ ఉంటాము అయితే మేము సినిమాలు మర్యాద రామన్న సంక్రాంతి ఇలా బాహుబలి ట్రిపుల్ ఆర్ ఇలాంటి సినిమాలను మేము చూస్తూ ఉంటాము అయితే మాకు ఇష్టమైన నటీ నటులు ఎవరంటే పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్ అండ్ శ్రియా అండ్ సౌందర్య మాకు ఇష్టమైన నటీ నటులు మేము ఏ సినిమాను బాగా ఎంజాయ్ చేశామంటే సంక్రాంతి సినిమాలో తోటి కోడళ్ళు అంతా ఒకే చోట ఉండడాన్నిమేము సంతోషంగా భావించాము మాకు ఇష్టమైన సింగర్ ఎవరంటే గీతా మాధురి